నాకు రాజకీయాల గురించి చాలా తక్కువ ఇంట్రెస్టు అలాగే నిత్యం జరిగే విషయాలు తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంటు ఎనీహౌ మాములుగా న్యూస్ చూడాలనుకున్నపుడు టీవీ పెట్టుకున్నప్పుడు ఈటీవీ న్యూస్ కానీ టివి నైన్ న్యూస్ కానీ వాటి ద్వారా నాకు కొన్ని డైలీ రొటీన్గా జరిగే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఆ రకంగానే నేను వార్తలు తెలుసుకుంటాను తప్ప నాకు పెద్దగా వార్తలు కానీ రాజకీయాలు గురించి అస్సలు ఇంట్రెస్టు లేదు సంక్షేమ పథకాలు అన్నవి ఉంటే చాలా బాగుంటాయి వాటి గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా నాకు చాలా బాగుంది అనిపిస్తుంది